హలో విక్రమా మాట్లాడేది అన్న నేను క్యాబ్ డ్రైవర్ని క్యాబ్ బుక్ చేసుకున్నారు కదా నేను ఇక్కడనే అమరావతి హైవే పైన ఉన్నా బ్రో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా ఎటు ఒకసారి లొకేషన్ కన్ఫార్మ్ చేస్తారా అది లోపలికి ఎటో చూపెడుతోంది అన్న నాకు క్లారిటీ లేదు అటు ఎప్పుడూ రాలేదు అట్లా హైవే అట్ల హైవే ఇప్పుడే ఎక్కినా ఎక్కిన తరువాత

ఒక రింగ్ రోడ్డు ఉంటుంది అక్కడ

ఎటు అన్న ఇప్పుడు రైట్కి కొట్టాలి కదా అక్కడ ఓకే చెన్నూరు స్టేటు మధ్యలో ఏమైనా టర్నింగ్లు ఉంటాయా బ్రో లేకుంటే స్ట్రెయిట్ ఒకటే రోడ్డా

ఓకే అక్కడ రైట్ మనకి ఏంది ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రెయిట్ రోడ్డు అక్కడికి వెళ్ళిన తరువాత రైట్ తీసుకోవాలి

అది ఎంత డిస్టెన్స్ తెలియదు నాకు చెన్నూరు వరకు అయితే మాట్లాడారు మరి లోపలికి అదేదో చెప్పలేదు ఎవ్వరూ ఏదో టూ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పారు లోపలికి లోకలే కదా మన చెన్నూరు

ఎయిట్ కిలోమీటర్స్ అంటే ఒక టూ సిక్స్టీ ఇచ్చేయి బ్రో అవును బ్రో ఇక నువ్వు కాబట్టి ఇంకా తగ్గించి చెప్తున్నాను అట్లా కాదు బ్రో శ్రీకాంత్ అన్న చెప్పాడు నంబర్ ఇచ్చింది శ్రీకాంత్ అన్న

సరే ఇప్పుడు పికప్ మీ విలేజ్ పేరు ఏంది బ్రో ఓకే బ్రో మనం మంచిర్యాల డిస్ట్రిక్కే కదా మంచిర్యాల డిస్ట్రిక్కే కదా మధ్యలో టోల్గేట్స్ ఏం లేవుగా బ్రో ఓకే బ్రో వస్తున్నాను లొకేషన్ పెట్టుకుని వచ్చేస్తాను అక్కడికి వచ్చిన తరువాత కాల్ చేస్తాను బ్రో ఓకే బ్రో రైట్